కాకినాడ జిల్లాలో సాధారణంగా సామాజిక లేదా సంస్కృతిక ఆచారాలు చాలా ఉన్నాయి అవి ఏమిటనగా నమస్కరించడం ఇంకా భామాకల్పం ఇంకా బుట్ట బొమ్మలు అయితే ఇందులో మనం నమస్కరించడం గురించి తెలుసుకుందాం ఇది ఒక ప్రత్యేకమైన ఆచారం ఇక్కడ స్త్రీలు లేదా అందరూ పరస్పరం అంటే ఒకరినొకరు ముఖాలను తాకడం ద్వారా స్నేహాన్ని వ్యక్తం చేస్తారు అలాగే ఈ ఆచారం మన మధ్య సంస్కారం మరియు సాముఖ్యతను తెలుపుతుంది ఇంకా ఇందులో మనం రెండో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అది భామ కలాపం అంటే ఇది ఒక సంస్కృతి కార్యక్రమం అంటే ఇక్కడ సాంప్రదాయాలు దుస్తులని ధరించి పాటలు నృత్యాలు చేస్తారు ఎవరు స్త్రీలు చేస్తారు ఈ కార్యక్రమం స్త్రీల మధ్య స్నేహభావాన్ని పెంచుతుంది ఇంకా మనం మూడో దాని గురించి తెలుసుకుంటున్నాం అది ఏంటంటే బుట్ట బొమ్మలు ఇవి కాకినాడ జిల్లాలో ప్రత్యేకమైన కళా ఖండాలు అన్నమాట కాకినాడ జిల్లాలో చాలా కళాఖండాల్లో ఇది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ బుట్ట బొమ్మలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాయి అంటే చాలా కష్టమైన స్థితిలో తయారు చేస్తారు ఈ బుట్ట బొమ్మలు కాకినాడ సంస్కృతిని మనకు వ్యక్తపరుస్తాయి ఈ ఆచారాలు మరియు పరిస్థితులు కాకినాడ జిల్లా యొక్క గుర్తింపుకు మనకి కారకాలు దోహదపడతాయి ఇంకా వారు జిల్లా యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయాలు కాపాడుతారు మరియు ప్రజల మధ్య సామాజిక సమైక్యతను ఇవి ప్రోత్సహిస్తాయి అంటే మెరుగు పరుస్తాయి కొన్ని ఉదాహరణలు చూద్దాం మన నమస్కరించడం అనే ఆచారం స్త్రీల మధ్య సహకారం మరియు సమైక్యతను తెలుపుతుంది ఇది జిల్లా యొక్క స్త్రీల సామాజికత్వానికి ఒక గుర్తింపు ఇస్తుంది ఇంకా భామాకలాపం అనేది కార్యక్రమం స్త్రీ యొక్క కళాత్మక మరియు సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది ఇంకా బుట్ట బొమ్మలనే కళాఖండం కాకినాడ జిల్లా యొక్క సంస్కృతి అదేంటి పరిసరాలను వ్యక్త పరుస్తాయి ఇంకా ప్రోత్సహిస్తాయి